మీరు ఏదైనా వంటల పోటీల్లో కానీ టీవీ షోలల్లో కానీ పాల్గొన్నారా యూట్యూబ్లో ఏదైనా వీడియోలు పెట్టారా ఆ అనుభవాలు అనుభవాలను మాతో పంచుకుంటారా నేను ఎప్పుడూ ఏ టీవీ షోలల్లో పాల్గొనలేదు ఎందుకు అంటే ఆ షోలల్లో చేసే అంత ట్యాలెంట్ నా దగ్గర లేదు ఏవో చిన్నచిన్న వంటకాలు ఇంట్లో వండడం తప్ప నాకు అంత పెద్ద వంటలు చేయడము అంత పెద్ద ట్యాలెంట్ షోలో పాల్గొనడము తెలీదు రాదు కాబట్టి నేను ఎప్పుడూ ఏ షోలల్లో పాల్గొనలేదు అలాగే యూట్యూబ్లో నా వీడియోస్ పెట్టలేదు ఎందుకంటే యూట్యూబ్లో నాకు నాకంటూ ఒక ఛానల్ లేదు నాకు వచ్చిన వంటలతో నేను యూట్యూబ్లో ఆ వీడియోలు పెడితే నేను చాలా వైర నాకు చాలా రెస్పాన్స్ అనేది ఉండదు ఆ రెస్పాన్స్ బదులు ఇంకా నన్ను తిడతారు ఎందుకంటే నేను చేసే వంటలు నేను నాకు తగ్గట్టు నేను చేసుకుంటాను దాని దాని వల్ల నేను యూట్యూబ్లో ఇప్పటి వరకు ఏ వీడియో గానీ పెట్టలేదు పోటీల్లో కాదు కానీ నేను తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు మా ఉపాధ్యాయురాలు ఒక చిన్న పో కాంపిటీషన్ పెట్టింది ఆ కాంపిటీషన్ పోటీ ఏంటి అంటే మా క్లాసులో ఉన్న ఆడపిల్లల అందరికీ చెప్పింది ఏమని అంటే ఏమైనా రెండు వంటకాలను తయారు ఇంట్లో తయారు చేసి తీసుకొని రమ్మని చెప్పింది ఆ వర్క్ ఎవరు అయితే చాలా బాగా వండి తీసుకునొస్తారో వాళ్లకి బహుమతి ఉంటుంది అని చెప్పింది నేను ఏమి తీసుకొని వెళ్ళాను అంటే ఆలుగడ్డ ఫ్రైయిని ఇంకా టమాటా చారుని ఇవి రెండూ ఇవి రెండూ కలుపుకుని తింటే చాలా బాగుంటుంది దాని రుచి కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టికి నేను ఆలుగడ్డ ఫ్రైని చాలా ఉడకబెట్టి మంచిగా దాన్ని వండే పధ్ధతిలో మా టీచర్కి ఎలా నచ్చుతుందో అలా వండి అలా వండాను ఆలుగడ్డ ఫ్రైని అలాగే చారు కూడా అదే పధ్ధతిలో చేసాను నాకు ఇది చేసేటప్పుడు భయం వేసింది ఎందుకంటే ఈ ఆ కూరలు మా ఉపాధ్యాయురాలకు నచ్చుతుందో నచ్చదో అనే భయం ఆ భయంతోనే చేసాను నేను వంట ఇంకా యూట్యూబ్లో వీడియోస్ నేను ఏం పెట్టలేదు యూట్యూబ్లో చూస్కుంటూ నేను వీడియోస్ వీడియోస్ చూసుకుంటూ నేను వంట వండాను ఇంట్లో ఒకా ఆహారం ఒక ఆహరం ఏ ఆహారం అంటే పాస్తా అని ఒక టిఫిన్ ఇంకా ఒక స్వీట్ చూసి చూసి ట్రై చేశా ఇంట్లో ఆ పాస్తా అనేది చాలా రుచికరంగా వచ్చింది అది నాకు మాత్రమే నచ్చిందా లేదా మా ఇంట్లో వాళ్లకి నచ్చిందా అని తెలుసుకోవడానికి నేను మా ఇంట్లో వాళ్లక్కూడా కొద్దిగా ఇచ్చాను వాళ్లకు కూడా బాగా నచ్చింది ఆ యూట్యూబ్ వీడియోలో వాళ్ళు చేసిన పద్ధతి కూడా చాలా బాగా నచ్చింది నాకు అలాగే ఒక స్వీట్ చే చేశాను కానీ అది స్వీట్లాగా రాలేదు చాలా వేరే వేరేగా వచ్చింది అది ఫీటో కాదో అనే అనుమానం వచ్చింది నాకు ఎందుకంటే వాళ్ళు చేసిన పద్ధతి కరెక్టో తె తెలీదు తప్పో తెలీదు కానీ నేను చేసి వాళ్లు చూపించిన పద్ధతిలో నేను చేశాను కానీ అది స్వీటు లాగా రాలేదు అలాంటి వీడియోలు కొద్దిగా భయంకరంగా ఉంటాయి ఇంట్లో వండుకోడానికి ఎందుకంటే అది తిన్న తర్వాత మనకి ఎమన్నా అవుతుందో తెలీదు ఇలాంటివి అవ్వద్దని చెప్పేసి నేను ఈ యూట్యూబ్లో వీడియోను అప్లో అప్లోడ్ చెయ్యను ఎవన్నా మంచిగా ఎక్కువ లైక్స్ ఇంకా ఎక్కువ వ్యూస్ ఉన్న యూట్యూబ్ కుకింగ్ వీడియోనే నేను తీసుకొని వాళ్లే పద్ధతిలో వండుతున్నారో ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాతనే నేను మా ఇంట్లో మా వ వండట ఆ పద్ ఆహారాన్ని వండటానికి ప్రయత్నిస్తాను ఈ నాకు ఒక చిన్న ఆశ ఉంది ఏవైనా టీవీ షోలల్లో ఆ వంట పోగ్రామ్లో నేను స నేను కనపెట్టిన ఒక కొత్త వంటకంని నేనే ఆ టీవీ షోలో చేసి చూపించాలి అని నాకొక చిన్న ఆశ ఉంది ఆ ఆశ నేను త్వరలోనే తీర్చుకుంటాను అలాగే చేసిన వీడియోని నేను యూట్యూబ్లో కూడా పెడతాను పెట్టిన తర్వాత నా నేను చేసిన కొత్త వంటకం నేను తయారుచేసిన కొత్త వంటకం ఎంత మందికి నచ్చుతుందో చూస్తాను నేను వంట వండేటప్పుడు చాలా సంతోషంగా ఉంటాను ఎందుకంటే నేను చేసే తిండి పదిమంది తింటారు కాబట్టి వాళ్ళు తిని వాళ్ళు తిన్న తర్వాత వాళ్లు చెప్పే మాటలకి ఇంకా ఆనందంగా ఉంటుంది వాళ్ళు చెప్పిన మాటలు చాలా వాళ్ళు చెప్పిన మాటలు వింటుంటే చాలా సంతోషకరంగా ఉంటుంది అలా మళ్ళీ మళ్ళీ వండి పెట్టాలి అని కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇంకా కొత్త పధ్ధతిలో వంటలు చెయ్యాలని కూడా ఉంటుంది